చాలా పిల్లలకు చిన్ననాటి నుండి ఒక కళపై ఇష్టం ఏర్పడుతుంది అది వారు చిన్నప్పటి నుండి మొదలు పెడితే చాలా వరకు మెరుగుపడుతుంది డ్రాయింగ్ అనేది ఒక కళ అది నేర్చుకోవాలి అంటే మొదటగా ఉండాల్సింది దానిపై ఇష్టం నేర్చుకోవాలి అనే తపన అదే వారికి ఉపయోగపడుతుంది మొదటగా నేర్చుకునే వారు అయితే ముందుగా పెన్సిల్స్తో తా సాధన చేయడం మంచిది చిన్న చిన్న ఆకారాలు వేయడం వల్ల తర్వాత ఆకారాలు వేయడం సులభంగా మారుతుంది తమ నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలి అంటే అనుకునేవారు ఖచ్చితంగా భిన్నంగా ఆలోచించాలి చేసే డ్రాయింగ్ పై దృష్టి పెట్టి వెేయాలి రోజు ఒక రెండు నుంచి మూడు గంటలు సమయాన్ని డ్రాయింగ్ మెరుగుపరుచుకోవడానికి ఉపయోగిస్తే తమ నైపుణ్యాలు మెరుగుపరుచుకోవచ్చు పెయింటింగ్ కళలు నేర్చుకోవడానికి ఎక్కువగా సమయం ఏమి పట్టదు కానీ అది మన పైన ఆధారపడి ఉంటుంది మనం నేర్చుకోవాలి అని ఇష్టం పట్టుదలతో కూర్చుంటే ఒక రెండు నెలలలో నేర్చుకోవచ్చు నాకు నేర్చుకోవడానికి ఎక్కువ సమయం ఏమి పట్టలేదు కాబట్టి మీకు కూడా అంత సమయం పట్టదు